నేను చాపల వేటకి వెళ్ళేటప్పుడు కొన్ని పదార్దాలను తీసుకొనేళ్తాను ఆవేమంటే వలలు గాలాలు తీగ ఎర్రలు బొరుగులు కొన్ని మాంస పదార్దాలు చాపలకి ఆహారంగా తీసుకువెళ్తాను అవి ఆహారంగా వలల్లోనూ అలాగే గాలాలకును కట్టి సముద్రంలోనూ నదుల్లోనూ వేసేటప్పుడు అధికంగా ఆస్ వాసనకి అధికంగా చాపలు వలలకి గాలాలకి తగులుతాయి అవి అవి ఒకొక్కసారి వెంటనే పడతాయి ఒకొక్కసారి సమయం లేట్ కూడా అవ్వొచ్చు అలాంటి సమయంలో సముద్రంలో ఒక్కరోజైతే మూడు నాలుగు గంటెలు గడపవచ్చు లేకపోతే రెండు గంటెల్లో అయినా గడపవచ్చు మన అదృష్టం బాగుంటే వెంటనే దొరకతాయి అలాగే కొంత సెమయం లేట్ అవుతుంది అలా కాకుండా మనం వెంటనే దొరకాలంటే దొరికేటివి కాదు అవి నిదానంగా ఓపిక కలిగి సముద్రంలోనూ నదుల్లోనూ ఓపిక కలిగి ఉన్నప్పుడే ఆ చాపలనేటివి మనకు సొంతమవుతాయి ఒకొక్కసారి వెళ్ళతానే అధిక శాతంలో చాపలు దొరకుతాయి సంతోషంతో ఇంటికి తిరిగి వెళ్తాము అలా ఒకొక్కసారి నిరాశతో చాపలే లేకుండా నిరాశతో గూడా ఇంటికి వెళ్ళే రోజులు చాలానే ఉన్నాయి